ఆరోగ్య బీమా మాకు ఉంది నేనే ఉపయోగించుకున్నాను కల్తీ మందులు కొట్టడం పంటలకు కొట్టడం వల్ల ఆరోగ్యంగా వచ్చే పంటను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల రోగాలు వస్తున్నాయి దీనివల్ల మనం హాస్పిటల్కి వెళ్ళక తప్పదు అందుకోసము ఆరోగ్య బీమా ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి నాకైతే బాగానే ఉపయోగించుకున్నాను ఎందుకంటే పేద వాళ్ళు అంత డబ్బు హాస్పిటల్లలో అంత డబ్బు ఖర్చు పెట్టి చికిత్స తీసుకోలేరు కాబట్టి ఈ ఆరోగ్య బీమా వల్లనైనా కొంత డబ్బు మాఫిలాగా అవుతుంది ఉచిత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలా అయినా వాళ్ళకి సేవ ఉచిత సేవ అందుతుంది ఈ బీమా ఉండడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి అందుకు నేను బీమా ఇట్ల ఉపయోగించుకున్నాను కాబట్టి నాకు అర్థమయింది ప్రతి ఒక్కరికి బీమా చేయించుకోవాలి ఆరోగ్య బీమా ఉండక తప్పనిసరిగా ఉండాల్సింది